హలో డ్రైవర్ గారు నమస్తే ఎక్కడ ఉన్నారు నా పేరు సత్తిపండు మీరు ఎక్కడ ఉన్నారు నేను మీ కార్ బుక్ చేసుకున్నాను చాలాసేపు అయినది మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియజేయండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంతే కాకుండా నేను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో కూడా మీకు తెలియజేశాను కానీ మీరు చాలా సేపైనా కానీ రావడం లేదు నేను చాలా సేపటి నుండి మీకోసం ఇక్కడే ఎండలో ఎదురుచూస్తున్నాను అంతేకాకుండా నాతో నాకు చాలా భయాందోళన కలుగుచున్నది కార్ కి ఏమైనా అయిందేమో అని భయంగా కూడా ఉంది మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఆ ఆలస్యానికి గల కారణం నాకు తెలియజేయండి మీరు తెలియజేస్తే నేను వేరే కారు చూసుకొని ఇక్కడి నుండి బయలుదేరడానికి అవకాశం ఉంటుంది తొందరగా నాకు ఏదో ఒక విషయాన్ని తెలియచేయాలని మిమ్ములను కోరుతున్నాను